మేము రియల్ ఎస్టేట్ నుండెళ్ళ మాట్లాడుతున్నామండి మా దగ్గర కొన్ని ప్లేస్లు ఉన్నాయండి ఆ లాండ్స్ ఉన్నాయి ఒక తీసుకుంటారా అండి మీరు ఎది ఎలాంటి ప్లేసుల్లో కావాలండి అయితే మీరు ఒకసారి వచ్చి చూసుకోండి చూసుకున్న తర్వాత మాట్లాడదామండి దాని గురించి మాకు అక్కడ రోడ్డుకు దగ్గరలోనే ఉంటాయండి ఇంకా ఒక లాండ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఆరేస్ ఉంటుందండి మీరు ఎన్ని ప్లాట్స్ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి మేము మాట్లాడతాం తర్వాత మ్మ్ సరేనండి ఇప్పుడు మీరు ఒకసారి వచ్చి చూసుకోండి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది ఎలా ఉంటాయి అవి ఏంకథ మాకు హైవే రోడుకి దగ్గరలోనే ఉంటుంది హైవే రోడ్కి దగ్గరలోనే ఉంటుంది ప్లాట్స్ ఉన్నాయి ప్లస్ అన్నీ బాగానే ఉంటాయి ఫెసిలిటీస్ కూడా బాగానే ఉంటాయి కరెంటు దగ్గర కరెంటు వా వాటర్ అన్నీ కన్వీనెంట్గానే ఉంటాయండి అన్నీ బాగానే ఉంటాయి ఎలా అంటే మీరు చూస్తే ఆశ్చర్యపోతారు బాగుంటుందండి ఫెసిలిటీస్ అయితే బాగుంటాయి అందులో మీకు కావాల్సిన విధంగా ఉందొ లేదో చూసుకోండి ఒక ఒక గజానికి ఒక యార్డ్కొచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ అట్లా ఉంటుందండి

అంటే టూ హండ్రెడ్ గజాలకి మీరు ఎంతవుతుందో మేము లెక్క చేసి చెప్తామండి మీకు అన్ని రియల్ ఎస్టేటు ఉందండి అన్ని మీకు పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ అన్ని చేసిస్తామండి సరేనండి థ్యాంక్ యూ